తెలుగులో కనుమరుగు అన్నది సాధారణంగా కొన్ని పండుగలు కార్యక్రమాలు లేదా సమాజంలో పట్టు ఉండే ప్రత్యేకమైన సందర్భాలను సూచిస్తుంది ఈ పదం ప్రదేశిక ప్రాంతీయ క్షేత్రాలలో లేదా సమాజంలో సంఘటనలు వాటి పాత్ర మరియు పరమార్ధాన్ని తెలిపేలా ఉపయోగిస్తారు కనుమరుగు పండుగలు లేదా కార్యక్రమాల గురించి కొన్ని ముఖ్యమైనవి మన దేశం మన ప్రాంతంలో కనుమరుగైనటువంటి పండుగలు ఏవి అంటే వసంత పంచమి వసంత ఋతువు మొదలయ్యే ఈ పండుగను వసంత పంచమి అంటారు సాధారణంగా ఇది శ్రావణ శుద్ధ పంచమి రోజున జరుపుకుంటారు ఈ పండుగలో మగ పిల్లలు ముసలివారు పచ్చని రంగు జెండాలు పువ్వులు చెట్లతో పూజలు నిర్వహిస్తారు శారదా పూజ లేదా సరస్వతి పూజ వసంత పంచమి రోజున దేనికైనా పట్లికి సంబంధించిన విజ్ఞానం విద్యను ప్రేరంపించేలా సరస్వతి దేవి పూజలు జరుపుకుంటారు విద్యార్థులు తమ బుక్లు పుస్తకాలు పూజించి మంత్రాలు పటిస్తూ తమ విజ్ఞానం అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు కోడి పండుగ మూడవది ఇది ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో పశు ఉత్సవంగా జరుపబడుతుంది వ్యవసాయ పంటలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో గ్రామ ప్రజలు కోడి పోటీలు నిర్వహించి పండుగలుగా ఉత్సవాలను జరుపుకుంటారు పఠశాలా పండుగ గ్రామాలలో కొన్నిసార్లు ఈ పండుగను పట్టు సాంప్రదాయాల సంబంధించి జరుపుకుంటారు ఇది ప్రధానంగా గ్రామస్థల సాంప్రదాయపు కళలను భక్తిని ఆధారంగా తీసుకొని జరిగే పండుగలుగా ఉంటాయి సంక్రాంతి లేదా కృష్ణ సంక్రాంతి ఇది ముఖ్యంగా రైతుల సమాజంలో పంటల కోసిన అనంతరం అంగీకారంతో ఉత్సవంగా జరుపుకుంటారు ఈ పండుగలో పిండి వేయించిన పచ్చి నూనె ఉత్సవాలతో పాటు ఉత్సవ సంబరాలు జాతరగా జరుపుకుంటారు ఈ కనుమరుగు పండుగలు ప్రాంతీయంగా కుటుంబం మరియు సమాజం ఆధారంగా మారవచ్చు కానీ వాటి మొత్తం ప్రధాన లక్ష్యం ప్రజలకు ఆనందం ఆధ్యాత్మిక ప్రేరణ మరియు సమాజంలో పరస్పర సంబంధాలను పెంపొందించడమే